చెప్పుల వీర వెంకట సత్యనారాయణ చప్పిడి వీర వెంకట లక్ష్మి సత్యనారాయణ సమీర్ కుమార్ నందమూరి తారక రామారావ్ విజేస్వరపు హరి రామ జోగయ్య శాస్త్రి వీర వెంకట జశ్విత శ్రీవల్లి